నమస్తే అండి చెప్పండి చెప్పండి మీ అమ్మాయి మొన్న ప్రోగ్రెస్ కార్డ్ పంపించాము కదండి ఇంటికి మార్క్స్ చూడలేదా అండి మీరు అదేనండి మీకూ

మీ అబ్బాయి అదేనండి వాడుతున్నాడా ఫోన్ ఎక్కువ వాడుతున్నాడా మరి చదివించాలి సరిగ్గా మేము ఇక్కడ స్కూల్లో చదివిస్తున్నాము మీరూ చెప్పండి ఇంటి దగ్గర కూడా చెప్పాలి కదా మేము స్టడీ హవర్స్ ఎక్కువ పెట్టి చదివిస్తున్నాము మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి కదా అప్పటి నుంచి స్పెషల్ క్లాస్లు ఇవి పెట్టామండి మళ్ళీ చెప్పండి స్కూల్ దాకా వచ్చారు ఇప్పుడండి ఎగ్జామ్స్ టైమ్ కదండీ మరి ఇంకొక ఐదు రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి

మరి ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కదా మీ అబ్బాయిని వదిలేసి వెళ్ళండి లేకపోతే మీరు

సరే అండి మరి అయితే మీరు అంతగా అడుగుతున్నారు కదా ఇక తీసుకెళ్ళండి అయితే సరేనండి సరేనండి ఆ సరేనండి